తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు ఎనిమిది లక్షల ఎనభై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఒకటి ఆరు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై మూడు నాలుగు లక్షల తొంభై ఐదు వేల తొమ్మిది వందల నలభై ఐదు ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు